తూర్పుగోదావరి జిల్లాలో జరుపుకునే ముఖ్యమైన సాంస్కృతిక పండగలు ఏమిటంటే మొదటిగా దీపావళి హోలీ ఉగాది మకర సంక్రాంతి ధనుర్మాసం ఇందులో మొదటిగా వచ్చి దీపావళి ఇది హిందువుల అత్యంత ప్రసిద్ధ పండుగ రాత్రిపూట దివి దివిసలు వెలిగించడం ద్వారా ఈ పండుగ జరుపుకుంటారు ఈ పండుగ దుష్ట శక్తులపై మంచి విజయం సాధించడాన్ని సూచిస్తుంది హోలీ ఇది వసంత కాలం పండుగ ఈ పండుగ రోజున రంగులలో ఒకరినొకరు ముంచుకోవడం ద్వారా ఈ పండుగ జరుపుకుంటారు ఈ పండుగ శత్రుత్వాన్ని తొలగించి ప్రేమను ప్రోత్సహిస్తుంది ఉగాది ఇది తెలుగు నూతన సంవత్సరం ఈ పండుగ ఏప్రిల్లో జరుపుకుంటారు ఈ పండుగ నాడు మామిడి తోటకి వెళ్ళి మామిడి పండు తింటు కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తారు మకర సంక్రాంతి ఇది హిందువుల యొక్క ఒక ముఖ్యమైన పండుగ ఈ పండుగ జనవరిలో జరుపుకుంటారు ఈ పండుగనాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడని భావిస్తారు ఈ పండుగనాడు ఈత కొట్టడం ఊరేగింపులు పుష్పహారాలు వేయడం వంటివి చేస్తారు ధనుర్మాసం ఇది హిందువుల యొక్క ఒక ముఖ్యమైన నెల ఈనెలలో రామనవమి కృష్ణ జన్మాష్టమి వినాయక చవితి వంటి పండుగలు జరుపుకుంటారు ఈ పండుగలు తూర్పుగోదావరి జిల్లా యొక్క స్థానిక సాంప్రదాయాలను నమ్మకాలను ప్రతిబింబిస్తాయి ఉదాహరణకు దీపావళి పండుగ దుష్టశక్తులపై మంచి విజయం సాధించడం ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది హోలీ పండుగ శత్రుత్వాన్ని తొలగించి ప్రేమను పంచి పెడుతుంది ఈ జిల్లాలలో ప్రజలు సహనాన్ని ప్రతిబింబిస్తుంది ఉగాది పండుగ ఈ జిల్లాలోని ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది మకర సంక్రాంతి పండుగ ఈ జిల్లాలోని ప్రజల సంతోషాన్ని ప్రతిబింబిస్తుంది ధనుర్మాసం ఈ జిల్లాలోని ప్రజలు భక్తిని ప్రతిబింబిస్తుంది తూర్పుగోదావరి జిల్లాలో ఈ పండుగలు ప్రజలని ఒక తాడుపై కలుపుతాయి తూర్పుగోదావరి జిల్లాలో మతపరంగా పండుగలు జ జరుపుకునే మతపరంగా జరుపుకునే పండుగలు క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి ఉగాది దసరా దీపావళి ఈద్ వంటి పలు విధాలైన పండుగలు మరియు కొన్ని కార్యక్రమాలు చట్టబద్ధంగా ఎటువంటి గొడవలు లేకుండా ప్రజలు అందరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటు అందరు కలిసి ఆ పండగ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు మేము ప్రధానంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ పండుగ జరుగుతుంది ఆరోజు మేము అందరం చర్చికి వెళ్ళి ప్రార్థనలలో పాల్గొని దేవుని ఆరాధిస్తాం ఎందుకంటే ఆ రోజు ఏసుక్రీస్తు జన్మదినం కాబట్టి ఆ రోజు పిల్లలందరు నూతన వస్త్రములు ధరించి క్రిస్మస్ని జరుపుకుంటాం మా రాష్ట్రాలలో సంక్రాంతి మా సంక్రాంతిని ఘనంగా జరుపుతాం ఎందుకంటే సంక్రాంతి అనేది తెలుగు ప్రజల పండుగ ఈ పండుగకు నగరంలో ఉన్న ప్రజలు తమ పల్లెలకు వెళ్ళి కొన్ని రోజులు అక్కడే ఉండి సంక్రాంతిని జరుపుకుంటారు ఆ మూడు రోజులు అనేక విధాలైన కోడిపందాలు రకరకాల పిండి వంటలు రకరకాల పాటలు పాటలతో పిల్లలు ఎంతో సంతోషంగా ఈ పండగను జరుపుకుంటారు